ప్రభుత్వాన్ని మాకు వచ్చే విద్యుత్ కలక్షన్ అనేది మా దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ కరెంటుకి సంబంధించిన మనుషులు మాకు వేయడం జరుగుతుంది ఇవి వ్యవసాయం పనులు చేసే మా తాతయ్య గారు వారి లాంటి వారికి అనుకోకుండా రైతు కోతలుకి అంటే నీళ్ళు పట్టడానికి నీటిని సరఫరా చేయడానికి వ్యవసాయంలో కరెంట్ అనేది ఉపయోగపడుతుంది అఇ కొన్ని పద్ధతులు చేంజెస్ వల్ల రైతులనేది ఇబ్బంది పడుతున్నారు ని కరెంటు కోతల వల్ల రైతుల అనేది ఇబ్బంది పడుతున్నారు విద్యుత్ సరఫరా యొక్క మార్పులను మార్చాలని రైతులు కోరుకుంటున్నారు